మేము చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో ఈ సైన్స్ ప్రాజెక్ట్ ఒకటి చేశాము అది కూడా ఏంటంటే సైన్స్ ఫేర్కి సైన్స్ సైన్స్ డేకి సైన్స్ ఫేర్ అని చెప్పి ఒక చిన్నది పెట్టె దానికి ఏం చేశారంటే హాస్పిటల్ బిల్డ్ చేయమని మాకు ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ హాస్పిటల్ బిల్డ్ చేయడం కూడా దాని అందులో సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసాము దానికి ఎక్కువగా కార్డ్బోర్డ్ షీట్స్ అని గ్రాస్ కోసం అని చెప్పీ ఈ గ్రాస్ అని బయట గ్రాస్ అని చిన్న చిన్న పెయింట్స్ అని అవన్నీ బయట తిరగడము వాటిని కలెక్ట్ చేయడము ఫెవికాల్ పెట్టి దాన్ని అంటించడము దాన్ని కరెక్ట్ షేప్స్ కట్ చేయడము అవన్నీ మాలోని టాలెంట్ని బయటకు తీసేలా కూడా దీన్ని చేయొచ్చు అనే క్రియేటివ్ని మాలో బయటకు తీసుకొచ్చాం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మా కాలేజ్ డేస్లో ఏంటంటే కాలేజ్ డేస్లో మేము ఒక క్లాక్ చేసాము ఆ క్లాక్ కూడా ఏంటంటే మనము అక్కడొక అదే షాడో క్లాక్ అంటారు కదా అది ఆ షాడో క్లాక్ కూడా ఏంటంటే అది రౌండ్గా ఉంటే దానికి పైన మనం ఒక పిన్ లాంటిది ఏదైనా పెడితే సన్ దాని పైన పడిన దాన్నిబట్టి దాని షాడోని చూసి దాని షాడో నుండి మనం టైం చెప్పగలగాలి అలా ఒక క్లాక్ తయారు చేసాము అండ్ అలాగే ఆ క్లాక్కి బ్యాక్గ్రౌండ్లో మా కాలేజ్ యాంబ్లమ్ వచ్చేలాగా పెట్టాము అదీ మంచి ప్రౌడ్ని తీసుకొచ్చింది మాకు అది మొత్తం కూడా వుడ్తో చేసాము దానికి ఎక్కువ ఎక్స్పెన్డిచరే అయ్యింది కానీ మంచి గుర్తింపు తెచ్చింది మాకది దానికి వుడ్ వాడాము అండ్ అలాగే నెంబర్స్ కిందా తీసుకురావడానికి కూడా వుడ్నే వాడాము దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఒక ప్లేన్ కలర్లో రావడానికి కూడా వుడ్నే వాడాము దానికి వాడేటప్పుడు ఆ వైట్ని ఆ వైట్నెస్ రావాలి అని చెప్పి ఒక సీలింగ్ పెయింట్ లాంటిది యూస్ చేయడము అలాంటిది కూడా జరిగింది